నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం అందులో కొన్ని ఏంటంటే టెంపుల్ రన్ సబ్వే సర్ఫ్ర్స్ ఇవి ఫోన్లో ఆడడం అంటే చాలా ఇష్టం టెంపుల్ రన్ ఆడేటప్పుడు ఆ పెరిగెడుతున్న వాడు వెనకాల తరుముతున్న వాడు దొరకకుండా ముందుకు పరిగెత్తాలి అలా పరిగెత్తడం కాదు కొన్ని కొన్ని సార్లు వాడికి ప్రమాదాలు ఎదురు అవుతు ఉంటాయి ఆ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆ గేమ్స్లో మనం చూసుకుంటు ముందుకు సాగడం అలా సాగుతు ఇంక రీచ్ అవుతున్నాం అనగా ఈ వెనకాల తరుముతు వచ్చేవాడు మనల్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తు ఉంటాడు వాడి నుంచి తప్పించుకోవడం అలాగే అగ్ని ప్రమాదాలు ఉంటాయి కొన్ని అంతేకాకుండా కొన్ని కొన్ని వాటర్లో మరి ప్రమాదాలు ఉంటాయి కొన్ని కొన్ని కొండలలాంటి ప్రమాదాలు ఉంటాయి చెట్లలాంటి ప్రమాదాలు ఉంటాయి వీటని అన్నింటినీ తప్పించుకుంటు కాయిన్స్ సంపాదిస్తు ముఖ్యంగా కాయిన్స్ సంపాదించాలి తప్పించుకుంటే సరిపోదు కాయిన్సు ఇటు కొన్ని ఉంటాయి అటు కొన్ని ఉంటాయి ఆ కాయిన్స్ అన్నీ కూడా తప్పించుకుంటు గమ్యాన్ని చేరడం నాకు చాలా ఇష్టం అంతకన్నా ఎక్కువగా లూడో కూడా ఇష్టం లూడో ఎందుకు ఇష్టం అంటే ప్రతి రోజు కూడా మా ఫ్యామిలీ అందరు కూడా లూడో ఆడుతు ఉంటాం నలుగురు కూడా నాలుగు పక్కల కూర్చుని ఆ లూడోలో నాలుగు రంగులు నలుగురు ఎన్నుకుని కూర్చుని ప్రతి రోజూ ఎవరు నెగ్గారా ఎవరు ఓడిపోయారా అన్నట్టుగా ప్రతి రోజు మేము లూడో ఆడుతు ఉంటాం లూడో అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కసారి మిగతా వాళ్ళ కాయిన్స్ని మనం చంపేయచ్చు మన కాయిన్స్ ర్యాంక్స్ పెంచుకోవచ్చు మనం ఏమో అందరికన్నా టాప్లో ఉండడానికి ముందుకు సాగుతు ఉండేటప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళని కాయిన్స్ చంపేస్తు ముందుకు వెళ్ళడం చాలా ఇష్టం ఇలాగ ఈ వీడియో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం